పాత పాటలు అంటే రెండు వేల సంవత్సరాల ముందు ఎక్కువగా మెలోడీ భావోద్వేగాలతో నిండినవి ఇప్పటి పాటలు ఎక్కువగా బీటు డిజిటల్ మ్యూజిక్ డ్యాన్స్ నెంబర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి అలాగే పాత పాటల సాహిత్యం చాలా అర్థవంతంగా కవిత్వంలా ఉండేది ప్రస్తుత పాటల్లో ఎక్కువగా క్యాచీ లైన్లు ఉంటాయి కానీ అర్థం కొద్దిగా తగ్గింది పాత పాటల్లో వయోలిన్ మృదంగం ఫ్లూట్ తబల వంటి యదార్థ వాద్యాలు ఉండేవి ఇప్పటి పాటల్లో అధికంగా డిజిటల్ మ్యూజిక్ ఆటోట్యూన్ను ఉపయోగిస్తారు అలాగే పాత పాటలు కాలం వెళ్తున్నా మనసులను తాకుతాయి కొత్త పాటలు త్వరగా పాపులర్ అవుతాయి కానీ కొన్ని కాలం గడిచే కొద్దీ మరుగున పడిపోతాయి కానీ మొత్తానికి చెప్పాలంటే పాత పాటలు అనేవి మన చిన్ననాటి రోజులను కూడా గుర్తుకు చేస్తాయి నాకు పాత తెలుగు పాట ఇష్టమైనది తులసీ దళములచే మురళ కృష్ణ గారి పాట చాలా ఇష్టం ఈ పాటలోని భక్తి భావం సంగీత ప్రయోగం ఎంతో ప్రత్యేకమైనవి